నేను పని చేస్తున్న దానిలో నా కింది స్థాయిలో ఉన్న వారితో కలిసి పనిచేసేటప్పుడు వారికి నాకు సరిగ్గా పడేది కాదు వారితో ఎంత సర్దుకుపోదాం అన్నా వాళ్ళు నాతో కలిసేవారు కాదు అప్పుడు నేను వారు చేసేదాన్నే సర్దిచెప్పి వాళ్ళతో పాటే కలిసి పనిచేయడం మొదలుపెట్టాను అప్పుడు వారు కూడా నా గురించి ఆలోచించి నా దారిలోకి రావడం జరిగింది నేను ఆ విధంగా ఆ పరిస్థితిని పరిష్కరించడం జరిగింది